నేను ఇంతకుముందయితే వంటేమి చేయలేదు అంటే వంట చేయడానికి కూడా అంత ఇంట్రస్ట్ ఎప్పుడూ చూపించలేదు అంటే పెద్దగా వంటలెప్పుడు చేయలేదు ఎప్పుడు కూడా అమ్మా చేసినా వంటలే తినేవాళ్ళం అందుకని వంట చేయడానికి ఎప్పుడు ఆసక్తి చూపలేదు ఎప్పుడు అమ్మ చేసిన వంటలే ఎక్కువగా ఇష్టపడి తినేవాళ్ళం ఎప్పుడయితే హాస్టల్కి వెళ్ళామో అమ్మ చేసిన వంట కాకుండా బయటా వంట తింటూ అంటే అంతగా నచ్చేది కాదు ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడూ అమ్మ చేసిన వంటే తినేవాళ్ళం కాబట్టి హాస్టల్లో ఫుడ్డు అంటే అంతగా నచ్చేది కాదు ఇంటికొచ్చినప్పుడు మాత్రం అమ్మ చేసినివి తినీ బాగా ఇష్టపడి అవి నేర్చుకోవాలి అని అనిపించేది కాని అంతగా టైం కుదిరేది కాదు మా ఎప్పుడయితే ఇంటర్ అయిపోయాక కోవిడ్ వచ్చింది నా ఇంటర్ అయిపోయాక కోవిడ్ స్టార్టయ్యాక మెల్లగ కోవిడ్ టైములో లాక్డౌన్ అందరు ఇంట్లోనే ఉండడం వాళ్ళం కాబట్టి అదొక మంచి సిచువేషను వంటలవి నేర్చుకోడానికి ఇంకా అన్నీ ఫ్యామిలీతో గడపడానికి చాలా పనులు నేర్చుకున్నానండి కోవిడ్ టైంలో కాని వంటనేది ఒక భాగం వంట నేర్చుకున్నాను చిన్న చిన్న వంటలు అమ్మన అమ్మ చేయడం చూసి అలా చిన్న చిన్న వంటలు నేర్చుకోవడం జరిగింది అలా నేను ఫస్టు చేసిన వంటయితే కాలీఫ్లవర్ ఫ్రై అండి కాలీఫ్లవర్ ఫ్రై చేశాను అమ్మ చెప్పిన దాన్నిబట్టి ప్రొసెస్ విని అమ్మ ఎలా అయితే చేస్తారో చూసేదాన్ని చిన్నప్పుడు నించి అమ్మ వంటలు ఎలా చేస్తారు ఏంటా అని చూసేదాన్ని తరవాత అమ్మ చెప్పిన ప్రోసెస్ బట్టి కాలీఫ్లవర్ ఫ్రై అనేది చేసానండి అంటే ఇలా చేయాలి అలా చేయాలి ఇలా ఇవి ఇన్ని తీసుకోవాలి ఇంత క్వాంటిటీతో తీసుకుంటే అలా వస్తుంది ఇంత సాల్ట్ వేయాలి అలా అమ్మ చెప్పిన ప్రోసెస్ బట్టి చేసానండి ఇప్పుడూ అంటే యూట్యూబ్లో అవీ ఇవీ వచ్చేసాయి కానీ ఇంతకుముందయితే ఓన్లీ పెద్దవాళ్ళు చెప్పినా విని వంటలు విని వేరేవాళ్ళు చేయడం చూసే చేసేవాళ్ళం అండి ఇప్పుడయితే యూట్యూబ్లు వచ్చేసాయి అన్నీ వచ్చేసాయి కాబట్టి మనం ఏ చిన్నది అందులో టైప్ చేసినాసరే మనకీ వెంటనే వచ్చేస్తుంది ఇలా చేయాలి అలా చేయాలి ప్రోసెసు వీడియోసు అన్నీ వస్తున్నాయి నేనయితే ఎప్పుడూ యూట్యూబ్లో చూసి చేయలేదండి ఎప్పుడూ కూడా అమ్మ చెప్పినా దాని బట్టే ప్రోసెస్ చూసి చేశాను అమ్మ చెప్పినట్టే వినీ అమ్మ ఎంత క్వాంటిటీ వేయమంటే అంతే క్వాంటిటీ వేసి అలా నాకు అమ్మ ప్రతి పనులోని ప్రతి వంటలో కూడా చాలా సపోర్ట్ చేస్తారండి నేను నెక్స్ట్ నేను సెకండ్ చేసిన కర్రీ అయితే చికెన్ కర్రీ అండి చికెన్ కర్రీ కూడా చాలా బాగా వచ్చింది అందరూ బాగా తిన్నారు బాగా పొగిడేరు కూడా నన్ను ఇలా చేసావు బాగా చేసావని సో అలా అమ్మ చెప్పిన దాన్ని బట్టి ఫస్టు చికెన్ బాగా కడుక్కొని సాల్ట్ పసుపు వేసి ఉంచి అలా అమ్మ చెప్పిన పాత చిట్కాలు యూజ్ చేసి అలా అమ్మ చెప్పిన ప్రోసెస్లో చికెన్ కర్రీ అనేది చాలా బాగా చేసానండి యూ యూట్యూబ్లో అయితే మనం ఏ చిన్నది టైప్ చేసినా రసం సహా ఇప్పుడు యూట్యూబ్లో వచ్చేస్తున్నాయి కానీ పెద్దవాళ్ళు చేసింది చూసి చేయడంలో మా ఒక అనుభూతి ఉంటుందండి యూట్యూబ్లో చూసి మనం క్వాంటిటీ అదీ ఎక్కువేస్తామో తక్కువేస్తామో సరిగ్గా సరిపోద్దో సరిపోదో కూడా మనకి తెలీదండి సో అలా నాకు వంటని మొదలుపెట్టడానికయితే అమ్మ అన్నయ్య అందరు బాగా హెల్ప్ బాగా సహాయం చేస్తారు బాగా సహాయం చేసారు కూడా అమ్మా నేను ఈ వంట చేస్తన్నానంటే ఎలా చేయాలి ఏంటి అని చెప్తారు ఇంకా అన్నయొచ్చేసి షాప్కెళ్ళి ఏమయినా అందులోకి సామానులు ఏమయినా థింగ్స్ ఏవేవి కావాలో అవన్నీ లేకపోతే ఏమయినా అవసరమయినవి పడినవి చూసి అన్నయ్యకి చెప్తే వెళ్ళి తెస్తారండి అలా ఒకొక్కరు నాకొకొక్క విధంగా వంట చేయడానికి హెల్ప్ చేస్తారండి కానీ అన్ని వంటలు చేయడానికి మాత్రం అమ్మా చాలా విధాలుగా సాయం చేస్తారు ఇలా చేయాలి అలా చేస్తారని ఎలా చేయాలి అని అమ్మా బాగా సపోర్ట్ చేస్తరు అన్ని విషయాల్లో మెయిన్లీ వంటలో కూడా బాగా సపోర్ట్ చేస్తారు బాగా ప్రోత్సహిస్తారు అమ్మ అన్ని పనుల్లో కూడా నేను వంటని అభిరుచిగా మొదలుపెట్టడానికి అమ్మ అన్నయ్యా అందరు అన్ని రకాలుగా కారణం అండి అన్ని రకాలుగా కూడా నాకు హెల్ప్ చేస్తారు వాళ్ళందరూ ఇంకా అది వంటలన్నీ కూడా నేను బాగానే చేస్తానండి కోవిడ్ టైం నుంచి నేను నేర్చుకున్నాను చిన్న చిన్నగా వంటలు చేయడం అది